హలో నేను కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చానండి మీ దగ్గరకి ముం ముందు చెప్పండి మీవి అన్నీ స్వచ్ఛంగా పండిస్తున్నారా లేకపోతే ఏవైనా రసాయన పదార్ధాలు వాడుతున్నారా వాడరా సరే అండి నాకు ఐదు కేజీల బెండకాయలు కావాలి ఇంకా మూడు కేజీల వంకాయలు వంకాయలు న నలుపు రంగులో ఉండే వంకాయలు కావాలండి ఉల్లిపాయలు ఉన్నాయా అండి అ ఓకే సరే అండి ఉల్లిపాయలు ఒక రెండు కేజీలు కావాలండి మరియు బెండకాయలు రాసుకున్నారు కదండి పండ్లు ఉన్నాయా అండి మీ దగ్గర లేకపోతే ఓన్లీ కూరగాయలా అవునా అండి బంగాళ దుంపలు ఉన్నాయా బంగాళాదుంప బంగాళదుంపలు ఒక మూడు కిలోలు కావాలండి సరే అండి దోసకాయలు ఉన్నాయా అండి బీరకాయలు దోసకాయలు నాకు రెండే కావాలండి కానీ అవి పెద్ద సైజులో ఉండాలి ఇంకా ఏమంటారు సరే అండి ఇంకా అలాగే ఇంకా ఒక కిలో బీరకాయలు కూడా ఉంటే అవి వాటితోపాటు మొత్తం ఎంత రేట్ అయిందో చెప్పండి ధన్యవాదాలు